నమస్కారం నేను ఊటీకి వెళ్ళాలనుకుంటున్నాను నేను మీ ట్యాక్సీని కలిసాను నాకు కారు మరియు డ్రైవర్ను కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు ఉన్న ఈ కోవిడ్ సమయంలో మీ ట్యాక్సీ డ్రైవర్ మాస్కు పెట్టలేదు అలాగే కోవిడ్ నిబంధనలు కూడా పాటించలేదు అందువల్ల నాకు కోవిడ్ వస్తే అది మీ బాధ్యత బాధ్యత అవుతుంది కొంచెం మీ డ్రైవర్కి మాస్క్ ధరించమని చెప్పండి అలాగే మీరు ఇచ్చిన కార్ సీట్లు కూడా మురికిగా ఉన్నాయి ఇలా మురికిగా ఉంటే ఎలా ప్రయాణం చేయాలి కొంచెం సీట్లను శుభ్రంగా చేయండి మీరు మంచి సదుపాయాలు ఇస్తారని నేను మీ ట్యాక్సీని సంప్రదించాను కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు ఇంకొక సారైన సదుపాయాలు ఇవ్వగలరు ధన్యవాదాలు